ఈ ప్రోడక్ట్లో నాకు నచ్చని విషయాలు ఏంటంటే చార్జింగ్ పెట్టినా నాకు అది చార్జింగ్ నిలబడటం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ వినబడుతుంది మళ్ళీ అది ఆగిపోతుంది సో ఇది నాకు నచ్చలేదు